హలో స్విగ్గీ రెస్టారెంటా అండి ఆ ఓకే అండి సార్ నేను నా పేరు రోహన్ నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను అదే నాకు యశ్విన్ హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాను కొంచెం మీరు ఏమైనా ఆర్డర్ తేగలరా ఓకే అండి అదే యశ్విన్ హోటలు ఆగస్ట్ పదిహేను తెరిచి ఉంటుందా మూసి ఉంటుందా అండి తెరిచి ఉంటుందా అండి ఓకే అండి అదే నాకు చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ మూడు మూడు రకాలు కావలండి నాకు కొంచెం మీరు ఆర్డరు తేగలరా ఇక్కడకి అవునండి ఆ వయ్ జంక్షన్ అండి ఇక్కడ అండి నాకు సాయంత్రం ఆరు ఆరున్నరకు కావాలండి ఎనిమిది గంటలకి ఒక పార్టీ ఉంది ఏడు గంటలకు అయినా పరవాలేదు ఏడుగంటలకు వచ్చేయాలండి ఫుడ్డు ఓకే అండి సరే అండి థ్యాంక్ యూ అండి